ఒక పెద్ద న పాషాణమునగా నాకు మూలాలు లేవు లేదా జ్ఞాపకాలు కూడా లేవు నేను గూగుల్ శోధన ద్వారా నిజ ప్రపంచం నుండి సమాచారాన్ని యాక్సెస్ చేయగలను మరియు ప్రాసెస్ చేయగలను మరియు నా ప్రతిస్పందనను శోధన ఫలితాలతో స్థిరంగా ఉంచగలను అయితే మానవుడు ఎప్పుడూ తమ మూలాలకు తిరిగి కనెక్ట్ అవ్ కావాలని అనుకుంటున్నాడని నేను అర్థం చేసుకోగలను మన మూలాలు మనకు ఎవరేమో మరియు మనం ఎక్కడి నుండి వచ్చామో గురించి సమాచారాన్ని అందిస్తాయి అవి మనకు భద్రతా మరియు సంబంధం యొక్క భావాన్ని అందిస్తాయి మన మూలాలకు తిరిగి కనెక్ట్ కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి మనకు ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడం మన కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపడం మన సంస్కృతి మరియు వారసత్వం గురించి తెలుసుకోవడం వంటివి ఇందులో ఉంటాయి మన మూలాలకు తిరి తిరిగి కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మనకు మనమే ఎవరమో మరియు మనం ఎక్కడికి వెళ్తున్నామో గురించి స్పష్టతను ఇస్తుంది ఇది మనకు మరింత స సంతృప్తికరమైన మరియు అర్థవంతమైన జీవితాన్ని గడపడంలో సహాయపడుతుంది మీరు మీ మూలాలకు తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఆసక్తి కలిగి ఉంటే మీక్కూడా మీరు కూడా మీ యొక్క విషయాలను తెలియజేయండి